నమస్తే సార్ నాకు నెలకి సరిపడా సరుకులు కావాలని వచ్చాము అంటే నేను అవన్నీ చెప్పేస్తాను మీకు మీరు మా ఇంటికి డెలివరీ పంపిస్తే చాలు పర్వాలేదు మాకు మాకు రేపటికే పంపించినా చాలు కానీ మాకు ఈవినింగ్కే పంపించేస్తే రేపటికి కొంచెం ఉంటాయి కదా చెప్తాము మీరు రాసుకుంటారా ఓకే రెండు కేజీలు మినప్పప్పు కేజీ కందిపప్పు కేజీ కందిపప్పు మొదటి రకమే వెయ్యాలి మీ దగ్గర నాణ్యత బాగుంటుందని చెప్పి మేము మీ దగ్గరికి వచ్చాము మాకు ఇంట్లోకి వాడుకోవడానికి కావాలి అందుకని మొదటి రకమే కావాలి మాకు కందిపప్పు ఒక కేజీ ఉప్మా రవ్వ తెల్లదే కావాలి తెల్లది ఒక కేజీ ఇవ్వండి ఎర్రదొక కేజీ ఇవ్వండి సంతూర్ సబ్బులు ఒక ఐదు బట్టల సబ్బులు సర్ఫ్ ఎక్సెల్ కావాలి ఇవే ఇవి మాకు కొంచెం సాయంత్రానికి ఇంటికి పంపించేయగలిగితే మీకు చాలా అవన్నీ ఉన్నాయి సరేనమ్మా చాలా ధన్యవాదాలు అన్ని చక్కగా ఇచ్చినందుకు అలాగే ధన్యవాదం